మా పెరట్లో లేదా తోటలో పక్షులను ఆకర్షించడానికి ఎవరికైనా ఉండే ప్రతి చిట్కా ఏంటంటే అండి మొదట గింజలు వేయడం వాటి కోసం నీళ్ళు ఉంచడం అండి ఎందుకంటే ఈ కాలంలో మనం మన చిన్నప్పుటితో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ రేడియో టవర్ల వల్ల వీటి వల్ల ఏంటంటే ఈ పక్షులనే జాతి అనేది అంతరించి పోతుందండి వీటికి చిన్నప్పుడు మనం ఎక్కు ఎక్కువ పొలాల్లో ఉండి పెరిగాము కాబట్టి అక్కడ ఏమైనా కావాలంటే అక్కడ అవి వచ్చి గింజలు ఏరుకుని వెళ్ళేవి కానీ ఇప్పుడు ఈ పట్టణాల్లో కానీ ఇలాంటి ప్ర ప్రాంతాల్లో ఇలా జరగవు కదండీ అందుకే మన మేము ఏం చేస్తామంటే మా పెరట్లో ఒక కొయ్య మీద ఏం చేస్తామంటే కొన్ని గింజలు ధాన్యం కానీ లేకపోతే ఏదో ఒక గింజలు కొన్ని గింజలు నెక్స్ట్ ఆ పక్షులు కోసం ఏంటంటే నీళ్ళు పెడుతు ఉంటామండి